ఏండి నేను ఏకట్ నుం నేను ఏకాన్ ఏకాార్ డేలివరీ నుంచి చేస్తున్నాను ఫోను మీరు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టివీ ఆర్డర్ పెట్టారు కదా అది ప్రోడక్ట్ తీసుకోడానికి కొంచెం వస్తారా అంటే ఇప్పుడే అన్నీ బిగించేసి అండ్ అన్నీ చూసి వెళ్తాం

లేదు లేదులెండి వచ్చేస్తుంది

అదే అంటే మీ లొకేషను మీ లొకేషన్ కొంచం ట్రేస్ చేయడానికి ఇబ్బంది అయింది అంటే పిన్కోడ్ మీరు వేరే వేరేది పెట్టేసినట్టు ఉన్నారు పిన్కోడ్ పెట్టేరు కానీ అంటే ల్యాండ్ మార్క్స్ అండ్ విలేజెస్ అంటే విలేజ్ ఒక దగ్గర పెట్టారు ల్యాండ్ మార్క్ ఒక దగ్గర పెట్టారు అండ్ పిన్కోడ్ వేరేది ఇచ్చారు దానివల్ల కొంచెం మాకు ఇబ్బంది అయిందండి అంతే కదా

అంటే మీకు చాలా లుప్లైన్లా ఉంది లోపలకి బాగా అదే అదేండి రోడ్డు కూడా అంత అదేండి పర్లేదండి దాన్ని

ఓకే ఓకే అవునా పర్లేదండి మాకు పెద్ద ఎం ఇబ్బంది ఎం ఉండదండి కొంచం టైం పడుతుంది అంతెండి మీరు కూడా చాలా పేషెన్స్గా ఉండ బట్టి మేము అది చేయగలం సో థ్యాంక్యూ అండి

హ ఓకే అండి సరే అండి థ్యాంక్స్ అండి వచ్చేస్తున్నా ఆన్ ది వే